నేను రోజు పొద్దున్నే లేచి గ్రౌండ్కి వెళ్తుంటాను అందుకే నేను వివిధ రకమైన బూట్లను తయా బూట్లను వాడాను అందులో పుమా అడిడాస్ కంఫర్ట్ ఇట్లాంటి చాలా బ్రాండ్లు యూస్ చేశాను అందులో కంఫర్ట్ అనేది నాకు చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే నా కాళ్ళకు తగ్గా సైజ్ ఉన్నాయి మళ్ళీ ఇవి మనం రన్నింగ్ చేసేటప్పుడు కాలు అనేది ఈజిగా లేత్తుంది కంఫర్టు బ్రాండ్ యొక్క షూస్ అనేటివి ఎక్కువగా వెయిట్ ఉండవు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి అందుకే నాకు రన్నింగ్ బూట్లు అంటే మస్తు ఇష్టం మళ్ళీ అవి చాలా మంచి సౌకర్యవంతంగా ఉంటాయి అంతే కాకుండా నేను కంఫర్ట్ని ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కంఫర్ట్నే రోజు గ్రౌండ్కి వేసుకుపోడానికి యూస్ చేస్తున్నాను కంఫర్ట్టు బ్రాండ్ షూస్ని అంతే కాకుండా నేను ఎక్కువ ఏ డ్రెస్లో రన్నింగ్కి గ్రౌండ్కి వెళ్తానంటే

నేను మగ్గు చూపుతుంటాను మళ్ళీ కంఫర్ట్ షూలే ఎక్కువగా వాడుతుంటాను ఎందుకంటే కంఫర్ట్ షూలు అనేవి ఈ కంఫర్ట్ బ్రాండ్ షూస్ అనేది లైట్ వేట్లో ఉంటాయి అవి కొన్ని అవి కూడా తక్కువ ధరకి వస్తాయి అన్ని బ్రాండ్ షూలకంటే కంఫర్ట్ బ్రాండ్ షూ మాత్రం తక్కువ రేటుకి వస్తాయి మంచి కంఫర్ట్బుల్గా ఉంటాయి రన్నింగ్ చేయడానికి ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి డ్రెస్ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది పుమా బ్రాండ్ డ్రెస్ కూడా అడిడాస్ బ్రాండ్ డ్రెస్సెస్ కూడా అంత కంఫర్ట్బుల్గా ఉంటాయి